స్కూల్ తర్వాత సాయంత్రం ట్యూషన్ లేదా ప్రైవేట్ క్లాస్ గురించి నా అభిప్రాయం ఏమనగా ఆ స్కూల్లో చెప్పిన విషయా విషయాలు అన్నింటినీ ఇక్కడ ట్యూషన్లో రికాల్ చేసుకునే అవకాశం ఉంటుంది స్కూల్లో ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ చెప్పిన లెస్సెన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ట్యూషన్లో కోఆర్డినేట్స్ని ట్యూటర్స్ని అడిగి ఆ డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ట్యూషన్స్ చాలా ఉపయోగపడతాయి ఏమైనా డౌట్స్ వారు వారి యొక్క క్లాస్లో లెసన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ట్యూషన్స్ క్లాసుల ద్వారా క్లియర్ చేసుకోగలుగుతారు ఆ విధంగా ట్యూషన్ లు ఉపయోగపడతాయి